హలో హలో చెప్పండి నాకు ఓటీటీ ప్లాట్ఫాం లేదు మేము డీటీహెచ్ వాడుతాము అందులో మనకి మన చుట్టుపక్కల క్రీడా వినోదాల గురించి అలాగే లైవ్ లైవ్గా ఏమేమి జరుగుతుంది మన చుట్టుపక్కల దాని గురించి వస్తాయి ఓటీటీ అంటే కొత్తగా వింటున్నాం మీరు ఏమైన నాకు కొంచెం చెప్తారా దాని గురించి ఏమైన వినలేదండి ఇంతవరకు అవునా అవునా ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఏమి కొత్తగా వచ్చినాయి అండి సిరీస్ అసలు మేము అదంటే ఇప్పుడే తెలుసుకుంటున్నాను

చందా మోడలు ఒకసారి చేసుకున్న తర్వాత వాళ్ళు కొత్తగా వచ్చిన సిరీసు సినిమాలు అన్నీ మనకు వెంట వెంటనే వస్తాయా అండి మన ఫోన్లో కానీ టీవీలో

అవును ఇవ్వండి ఆ ఓటీటీ గురించి చెప్తే నేను చందా మోడలు ఒకసారి చేసుకుంటాను అండి మీరు అలా చెప్తే అవునండి అవునండి ఈ డీటీహెచ్ కూడా మీకు చుట్టుపక్కల ఏమేమి జరుగుతుందో కూడా తెలుస్తుంది అండి మీరు కూడా దీన్ని ఒకసారి చుడండి

అందులో మనకి చుట్టుపక్కల క్రీడలు వినోదాలు ఏవైనా లైవ్గా అయ్యేవి ఉంటాయండి మన చుట్టుపక్కల ఏ సమాచారం అయిన అందులో వస్తుంది

సరే అండి నేను ఒకసారి అలాగే చందా మోడలు కూడా చేసుకొని పెట్టుకుంటాను ఓటీటీ ఛానల్ సరే అండి ఉంటాను ధన్యవాదాలు